మా ప్రాంతంలో ఆసుపత్రికి సంబంధించిన అన్నీ పరికరాలు ఉన్నాయి మా ప్రాంతంలో ఆస్పత్రులు కూడా ఉన్నాయి ఎక్స్రేలు సిటీ స్కాన్లు ఎమ్ఆర్ఐ స్కానింగ్లు చేయడానికి తదుపరి పరికరాలు అన్నీ కూడా మా ఊర్లోనే ఉన్నాయి రక్త పరీక్ష చేయడానికి కూడా మా ఊర్లోనే ఉన్నాయి మూత్ర పరీక్ష చేయడానికి కూడా ఉన్నాయి సీటీ స్కాన్ బీపీ చెక్ చేయడానికి కూడా అన్ని మొదలైన పరికరాలన్ని మా ఊర్లోనే ఉన్నయి అన్ని పరీక్షలకు అన్ని సౌకర్యాలు మాకు మా ఊర్లో అందుబాటులోనే ఉన్నాయి ఆస్పత్రిలోనే మాకు అన్ని చెకప్లు చేస్తారు అన్ని సౌకర్యాలు మాకు ఆసుపత్రిలో ఉన్నాయి మా ఊర్లోనే ఉన్నది వేరే చోటికి మేము ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అలాంటి అవసరం కూడా మాకు ఇంకా రాలేదు అన్ని సౌకర్యాలు మా ఊర్లోనే కల్పించి ఉన్నాయి ప్రగతి ఆసుపత్రిలో కొన్ని కొన్ని పరికరాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మా ఊర్లో మాత్రం అన్ని పరికరాలు మా ఆసుపత్రిలో మాకు అందుబాట్లోనే ఉన్నాయి అన్ని సౌకర్యాలు మాకు కల్పిస్తున్నారు ఎక్స్రే చేయించుకోవడం కూడా మేము ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మా ఊర్లోనే మాకు దగ్గరలో ఉండే ఆసుపత్రిలోనే మాకు చేస్తున్నారు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయడానికి అదునాతన పరికరాలు అన్ని మాకు ఉన్నాయి రక్త పరీక్ష బీపీ చెకింగ్ షుగర్ పరీక్షలు అన్నీ అన్ని పరీక్షలకు సంబంధించిన అన్ని పరికరాలు మాకు అందుబాట్లో ఉన్నాయి మా ఊర్లలో ఉండే ఆసుపత్రిలో మా ఊర్లో ఉండే జనాలకు అన్ని సౌకర్యాలు ఆస్పత్రిలో అందజేస్తున్నారు అన్ని పరీక్షాలకు అందుబాటులోనే ఉన్నాయి ఎక్స్రేలు అవన్నీ కూడా పరీక్ష చేస్తారు మాకు సీటీ స్కానింగ్ భీపీ కూడా పరీక్ష చేస్తారు వేరే ప్రాంతానికి వేరే ఊరికి వేరే ప్రదేశం కానీ మేమెక్కడికి వెళ్ళనవసరం లేదు అవసరం లేదు మా ఊర్లోనే అన్ని మంచిగా సక్రమంగా అన్ని పరీక్షలు జరిపిస్తున్నారు ప్రతి ఏ రోగానికైనా అనారోగ్యానికి భాధపడుతున్నప్పటికి ఆ ఆసుపత్రిలోనే మాకన్నీ పరీక్షలు చేసి ప్రతి సౌకర్యాన్ని మాకు అందిస్తున్నారు అన్నీ మా ఊర్లోనే అందిస్తున్నారు మేము వేరే ఊరికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు